నదిలో నేను దాదాపు ఎంత సమయం గడుపుతాను అంటే ఈత కొట్టడం నాకు బాగా వచ్చు ఈత కొట్టుడు నేను వెనక్కి ముందుకి కొట్టేయాలి నదిలో నేను ఈత సుమారుగా ఒక అర గంటకు పైగానే ఉండగలుగుతాను అప్పుడు నాకు ఈత కొట్టేటప్పుడు నాకు మంచి ఉల్లాసం గాను ఎంతో ఆసక్తికరంగానూ ఉండేది అట్లా నాకు ఈత కొట్టడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి నేను నదిలో ఎక్కువసేపు ఉండగలను చేపలు ఒక్కోసారి ఏమైయ్యేది అంటే చేపలు నా మీద నుంచి వచ్చేవి చేపలు వాటిని చూసుకుంటూ నేను అలాగనే నా ముందుకు ఈతను సాగించేవాడిని అట్లాగనే ముందుకు పోతున్న సమయములో ఈతలో నదులు నదుల నుండి మనము ఆకర్షణీయంగా ఎంతసేపు ఉండవచ్చు నదులు కూడా నేను సుమారుగా ఒక దాదాపు అర్థగంట పైగానే ఉంటూ కూడా గడిచే సమయాన్ని చేయవచ్చు